నమస్కారం అండి నా పేరు కల్పన నేను జేకే రెస్టారెంట్ నుండి ఒక అరగంట క్రితం చికెన్ కబాబ్

అది పెట్టుకొని ఒక అరగంట తర్వాత నాకు డెలివరీ అయింది అని మెసేజ్ వచ్చింది అండి కానీ అది నాకు రాలేదు కానీ నోటిఫికేషన్ మాత్రం డెలివరీ అని వచ్చింది అది మీరు ఒకసారి మీ హోటల్ లో తీసుకు వచ్చిన వారిని సంప్రదించి దాన్ని కొంచెం పరిశీలన చేసి నాకు కొంచెం ఫుడ్ పంపించవలసిందిగా కోరుతున్నాము అది ఎక్కడ ఆగిపోయింది అనేది నాకు అర్థం కావడం లేదు తీసుకు వచ్చే వారి దగ్గర ఉందా లేదా హోటల్కి రిటన్ వెళ్ళిందా లేదంటే నా ఏమి ఏమి జరిగింది అనేది నాకు కొంచెం దాని యొక్క పరిశీలన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నేను పెట్టుకున్న ఆహారము నాకు డెలివరీ చేసిన సరే లేనిచో నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాల్సిందిగా మీ హోటల్ని యాజమాన్యాన్ని కోరుతున్నాను